వాషింగ్ మిషన్ వాడడానికి నీరు చాలా అవసరం నీటి సరఫరా లేనప్పుడు వాషింగ్ మిషన్ పని చేయదు వాషింగ్ మిషన్ వాడే ముందు దీనికి నీటి సరఫరాతో కూడిన గొట్టాన్ని అమర్చి నీటి సరఫరా సజావుగా సాగుతుందో లేదో ముందుగా గమనించుకోవాలి గొట్టం చిన్నది అయినప్పుడు లేదా వాటర్ సరఫరా వేగవంతంగా రానప్పుడు వాషింగ్ మిషన్ పనిచేయదు కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణుడిని సంప్రదించి ఆ గొట్టం ద్వారా నీటిని అందించగలిగితే లేదా శుభ్రం చేసిన వాషింగ్ మిషన్ లేదా బట్టలు ఉతికే యంత్రం సమస్య లేకుండా పనిచేస్తుంది నీటి సరఫరా మధ్యలో ఆగిపోతే వాషింగ్ మిషిన్ పనిచేయదు కాబట్టి కరెంటు ఉన్నప్పుడు సందర్భాలలో మోటర్ ద్వారా నీటిని నిలువ చేేసుకుని మిషనకు అందించాలి లేదా మున్సిపల్ వాటర్ పంచాయతీ వాటరు ద్వారా నీటిని నిల్వ చేసుకుని మిషన్ని వాడుకోవాలి దీనికి వాషింగ్ మిషన్ సాంకేతిక లోపాలను పరిశీలించి దీని ద్వారా వాటి ప్రాబ్లమ్స్ని గుర్తించి వాషింగు మిషన్ను ఉపయోగించుకోవాలి వాషింగ్ మిషన్ను ఉపయోగించుకోవడం ద్వారా మన సమస్యలు ఆ యంత్రం పరిష్కరించగలుగుతుంది